నేను లైవ్ మోడల్ లేదా స్ట్రీల్ లైఫ్ సెటప్ని గీసాను కానీ నాకు విశేషంగా అందుబాటులో ఉన్న కార్యకలాపాలను అనుభవిస్తూ స్టైల్ లైఫ్ మొదలుపెట్టి నా జీవితంలో బలంగా అనుభవిస్తున్నాను ఈ అనుభవంలో వివిధ సహచర్యలు మంచి సహపరిచయం ప్రత్యేక అనుభవాలు మరియు సామాజిక సంబంధాలు ఉన్నాయి ఈ మూలంగా కష్టాలు కూడా ఉన్నాయి కానీ అవంతరంగా ఇవి విజయాన్ని పొందడంలో సహాయపడుతున్నాయి మరియు కొన్ని సమయాలలో అవసరాలకు మార్గస్థాయిలో ఉండడం కష్టంగా ఉంటుంది కానీ అందరికీ అనుకూలంగా ఉంటుంది స్టైల్ లైఫ్ ఎంతో సామాన్యంగా ఉంటుంది కానీ ఇది మన సంతోషానికి కావాల్సిన మార్గంగా ఉంటుంది అదేవిధంగా మనం మరోసారి విశేషంగా అనుభవించాలని ఇప్పుడు కలిగింది స్టైల్ లైఫ్ లేదా లైవ్ మోడల్ మార్గంలో అనేక అంశాలు ఉన్నాయి స్టైల్ లైఫ్ ద్వారా కొన్ని అనుభవాలు అనుభవించాను కానీ అదే ప్రకారం లైవ్ మోడల్ ద్వారా మరో స్థాయి అనుభవించాను ప్రతిసారినందుకు అనుకూలంగా ఉంటుంది మరియు మనస్థితిని కూడా ఆశ్రయిస్తుంది కష్టాలు మరియు ఉత్సాహాలు అనుభవించడం కావున ప్రతి అనుభవం ఒక అవిశ్రాంత వ్యాపారంగా ఉండగా నేను అదిని స్వీకరించడంలో అనేక సమస్యలు కూడా ఉన్నాయి అదే నాకు కష్టంగానూ అదేవిధంగా నాకు కొన్ని సులభంగా కూడా అనుభవించడానికి ఇవి ఈ వార్తలు అనుకూలంగా ఉంటుంది ధన్యవాదాలు